మా ప్రాంతంలో తెలుగు మాధ్యమిక పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది అని దానిపై మాకు మీకు ఖచ్చితంగా నేను సమాచారం ఇవ్వగలను ఎందుకంటే ప్రాంతంలో తెలుగు పాఠశాలలు ఉన్నాయి ఇక్కడ మాది చిన్న ఊరు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటు ఉంటారు ఉన్న మందిలో ఉన్న విద్యార్థులు ఉన్న పిల్లలు వాళ్ళకు ఎంతో ఆసక్తిగా ఉంటుంది చదువుకోవాలి అని ఏదైనా సాధించాలని ఎంతో ఎంతో నైపుణ్యత ఉంది వాళ్ళకు ఎంతో ఆనందంగా ఉంటుంది చదువుకోవాలి అని ఇక్కడ ఉండే పాఠశాల కూడా కొంచెం మంచిగా ఉంటుంది కానీ ఇక అప్పుడప్పుడు కొన్ని మారుతు ఉంటాయి కొన్ని చక్కగా ఉండవు అనుకూలంగా ఉండవు అన్ని భయకరంగా ఉంటాయి కాని చదువు మాత్రం చక్కగా ఉంటుంది ఇక్కడ విద్య ఇక్కడ ఉపాధ్యాయులు చాలా చక్కగా ఉంటారు మళ్ళీ బోధన చాలా ఎంతో బాగుంటుంది పిల్లలు ఎంతోమంది పిల్లలు ఇక్కడ పాఠశాలలకు చేరి ఎంతో మంది ఏమంటారు విజయం సాధించారు ఇక్కడి పాఠశాల పరిస్థితి అంటే ఎంతో చక్కగా ఉంటుంది ఏది లోటు ఉండదు మంచి నీటుగా ఉంటుంది మంచి ఒక మంచి

పరిసరాలు బాగుంటాయి అందులో అందరికి దగ్గరగా ఉంటుంది అ అక్కడ సౌకర్యం సౌకర్యంగా ఉంటుంది ఈ పాఠశాల మరియు చక్కగా ఉంటుంది ఇక్కడ మంచి బోధన బాగుంటుంది కాబట్టి ఇక్కడ ఉన్న అందరు పిల్లలు ఇక్కడ వెళ్ళడానికి ఎంతో ఆసక్తి చూపిస్తు ఉంటారు తల్లిదండ్రులు కూడా పిల్ పిల్లలని పంపడానికి ప్రోత్సహిస్తు ఉంటారు వాళ్ళు ఎప్పుడు వెనకడుగు వేయరు పిల్లలను ఆపేయడానికి ఇక్కడ పాఠశాల మాధ్యమిక పాఠశాల అనేది చాలా చక్కగా ఉంది కాబట్టి విద్యార్థులు కూడా చదువుకోవాలి అని ఎంతో ఆసక్తిగా ఉంటు ఉంటారు తల్లిదండ్రులు ఎలాంటి అభ్యంతరం చెప్పరు అంత చక్కగా జరుగుతు ఉంటుంది ఇక్కడ మనం విద్య నేర్ నేర్చుకోవడంలో ఎలాంటి అభ్యంతరం ఉండదు